మా స్కూల్లో లైబ్రరీ అయితే లేదు కాని మేము బయటికెళ్ళి లైబ్రరీలో చదువుకున్నాయి ఏంటంటే తెనాలి రామకృష్ణ స్టోరీసు చదివాను తెనాలి రామకృష్ణ చేసే పనులు కాని ఆయన చేసే చిన్న చిన్న చిలిపి పనులు కాని అలాంటివన్ని నాకు చాలా ఇష్టం ఆయన స్టోరీస్ నేను బాగా చదువుతాను ఇంకా ఏంటంటే ఆయన స్టోరీస్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి అలాగే జోక్గా అప్పుడు రిలాక్సేషన్ వచ్చేటట్టుగా ఉంటాయి అలాగే నేను ఇంకో బుక్ కూడా చదివాను ఆ బుక్ ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ది అడిషన్ అది ఆ ఎడిషన్ ఏంటంటే ఆ ఎడిషన్ నేను లైబ్రరీలో అడిగితే ఉందనని అన్నారు సరే అని చెప్పి ఆయన నేను ఆయన నాకు ఇన్స్పిరేషన్ ఎలా ఉండాలి ఎలా హౌ టూ బిహేవ్ టూ ఆల్ అనేది నాకు తెలియడానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అలాగే ఆయన రాజ్యాంగాన్ని కూడా తీసుకొచ్చారు మనకి నాకు అందుకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నాకు ఇన్స్పిరేషన్